సాదరణంగా ఆటలు ఆడటం వలన శారీరక పెరుగుదల మాత్రమే కాకుండా ఒక మనిషి మీద ఒ ఒత్తిడి అనేది ఉపశమనం కలుగుతుంది అది ఏ విధంగా అంటే మనం ఎక్కువుగా ఒక విషయం గురించి ఆలోచించడం కానీ మనకు ఉన్న కష్టాలను బాధలను గురించి ఆలోచించడం వలన కానీ మనకు ఒత్తిడి అనేది ఎక్కువుగా పెరుగుతుంది మనకి టెన్షన్ పెరగటం వలన ఆలోచనా విదానం మనకు క్షీణిస్తుంది దీని వలన మనకు ఒంటిపై ఒత్తిడి పెరుగుతుంది అయితే మనం ఆలోచన విధానాన్ని మార్చోకోవడానికి మనం ఆటలు ఎక్కువ ఆడటం వలన అందరితో కలిసిమెలిసి ఉండటం వలన సోసల్ ఇంటరాక్సన్ వలన మనకు ఆలోచన విధానం అనేది మెరుగుపడుతుంది ఆలోచన విధానం మారుతుంది మనలో ఉన్న టెన్షన్స్ కూడా తగ్గి ఒత్తిడి అనేది తగ్గుతుంది దీని వలన మనం చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాము